నా స్నేహితురాాలైతే చదువు గ్రాడ్యుయేషన్ వరకు పూర్తి చేసుకుంది తను ఇంకా పై చదువులకు వెళ్ళాలి అని అనుకుంటుంది కానీ తనను చదివించడానికి తల్లిదండ్రుల దగ్గర ఆదాయం సరిపోవటం లేదు అలాగే వారు తన పెళ్ళి విషయమే ఆలోచిస్తూ ఉన్నారు తన వరకు అయితే చదువుకోవాలి అన్న ఆశయితే ఉంది కానీ వాళ్ళ తల్లిదండ్రులు మేము మీ చదువుకంత పెట్టలేము చదువుకే పెడితే తర్వాత ని పెళ్ళి విషయంలోని కట్న కానుకల విషయంలో ఏం చెయాలి అన్న భావనలో ఉన్నారు దానివలన తన చదువు ఆగిపోవడం అనేది జరిగింది తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కనీసం దాని మీదన్నా ఉద్యోగం వెతుక్కో తర్వాత ఎలా అయితేనేమి మీ భర్త దగ్గరికి వెళ్ళాక చదువుకోవచ్చు లేదా వేరే పనైనా చూసుకోవచ్చు అని చెప్పి తన విషయంలో వారు తప్పు చేస్తున్నారు ఇలాంటి సమస్యలే ఆడపిల్లల చదువుల్లో చాలా ఎక్కువయ్యాయి ఎందుకంటే ఆడపిల్లలు చదువుతున్నప్పుడు ఆడపిల్లకి చదువెందుకని పక్కవాళ్ళన్నా లేదా ఎవరైనా అన్నా కానీ తల్లిదండ్రులకు అదొక భావన మనసులో ఉండిపోతుంది ఇక ఆడపిల్లకు చదివేందుకు నాకు పని లేదు సంపాదన లేదు కాబట్టి ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపించేస్తే తక్కువలో త్వరగా వెళ్ళిపోతుంది నా నా పైన భారం అనేది ఏది ఉండదు తను వెళ్ళిపోయింది అంటే ఇక మా వరకు మేము సంపాదించుకుని మా బతుకుని ఎలాగో ఒకలాగా గడిపేయగలము తనకు పెళ్ళి చేసి పంపకపోతే రేపొద్దున్న ఎంత కట్న కానుకలు పెరిగిపోతాయో కట్నం ఎంతివ్వాల్సి వస్తుందో అన్న భయంతో వారు వారి చదువులను ఆపేయడం అనేది జరుగుతుంది